మా గ్రామం అనేది మా పట్టణానికి చాలా దూరంగా ఉండటం వలన మాకు సరైన రవాణ వ్యవస్థ లేకపోవటం వలన కూడా మాకు ఎక్కువగా ఆరోగ్య సమస్యలు కానీ చదువుకున్న పిల్లలకు విద్య కానీ అవకాశాలు అనేవి దూరమ అవుతున్నాయి ముఖ్యంగా ఈ రవాణ వ్యవస్థ లేకపోవటం సమయానికి మేము పట్టణానికి వెళ్ళలేకపోవటం వలన మాకు ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము చదువుకునే పిల్లలు కూడా రవాణ వ్యవస్థ లేక చదుకోవటానికి ఆసక్తిగా లేకపోవటం అనేది ముఖ్య కారణము అదేవిధంగా ఇక్కడ నుంచి పట్టణానికి వెళ్ళి ఉద్యోగాలు చేయటానికి రవాణ వ్యవస్థ అనేది లేకపోవటం వలన ఉద్యోగాలు చేసే అవకాశం లేకపోవటం వలన ఇక్కడ మా గ్రామాలలో ఉండిపోవలసి వస్తుంది ఇది రవాణ వ్యవస్థ అనేది ఉద్యోగస్థులకు కానీ అదేవిధంగా చదుకునే పిల్లలకు కానీ ఆరోగ్యం బాగలేని వారికి కానీ చాలా ఇబ్బందులు తెచ్చిపెడుతుంది